ఈమధ్య సంవత్సరంలో భారతీయ ఆర్థిక వ్యవస్థ ఇంకా అభివృద్ధి ఎలా చెందింది ఎలా పెరిగింది అలాగే ఈ వృద్ధికి దారి తీసిన కొన్ని ప్రధాన పరిశ్రమలు ఏవో మీకు చెప్పాలని అనుకుంటున్నాను అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ డిజిటల్ చెల్లింపు ఆర్థిక రంగాలు ఎలా సహాయ పడ్డాయో కూడా మీకు చెప్తాను ఈ మధ్య సంవత్సరంలో భారతీయ ఆర్థిక వ్యవస్థలో ఎంతో ముందుకు వస్తుంది దీంట్లో డిజిటల్ చెల్లింపు ఎంతో ముందు అంచులో ఉంది అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా అంటే అవసరం ఉన్నవారే అందరికీ కూడా మంచి అందుబాటులో అవసరతలలో వడ్డీలు లేకుండా తక్కువ వడ్డీతో లోన్లు అందించడం ఇంకా ఆడవారికి మంచి మంచి స్కీంలతో ముందుకి వారిని నడిపించడం ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకి పిల్లలని చదివించుకోవడానికి మంచి లోన్లు సాంక్షన్ చేయడం ఇలాంటివి కొన్ని కొన్ని పరిశ్రమలు ముందుకు రావడంతో ఆర్థిక వ్యవస్థ ఎంతో ముందుకు పెరిగింది అభివృద్ధి చెందడానికి స్కూల్ పరిపాల స్కూల్ మార్పిడి అలాగే ఏ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో కూడా డిజిటల్ క్లాసులు పంపిణీ చేస్తూ డిజిటల్ క్లాస్లో పిల్లలకి మంచి ఉన్నత స్థాయి విద్యను అందిస్తూ పిల్లలని ముందుకు నడిపిస్తూ వారి తెలివితేటలని ముందుకి నడిపిస్తూ వారికి ధైర్యాన్ని అందించి వారు ఏ చదువులో ముందుకు సాగాలో అని ముందుగానే అనుగ్రహం వారికి అందించి వారి భవిష్యత్తుని ఇంకా మెరుగ్గా చేస్తున్నారు అలాగే ఈ డిజిటల్ క్లాసులు ద్వారా అలాగే తల్లిదండ్రులకి పిల్లలని చదివించడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి లోన్స్ స్కీములు అలాగే స్కాలర్షిప్పులు కూడా అందిస్తూ సహాయం చేస్తున్నారు ఈ వృద్ధిని దరి దారి తీసిన ప్రధాన పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి